నా ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది నేను ఆన్లైన్ నుంచి కొన్నాను ఆన్లైన్ షాపింగ్ యాప్ మీషో నుంచి కొన్నాను సో మీషో నేను ఫస్ట్ నాకు కొంచెం మా ఇంట్లో కొంచెం ఫెస్టివల్ నడుస్తుంది సో ఫెస్టివల్ టైంలో బ్రైడల్ వేర్ టైపు నాకు కావాల్సిందే సో బ్రైడల్ వేర్ కావాలని చెప్పేసి నాకు నెక్లెస్ టైప్ ఒకటి కావాల్సిండే సో నెక్లెస్లో నేను బ్రైడల్ వేర్ నుంచి నెక్లెస్ చూస్ చేశాను నెక్లెస్ నేను నెక్లెస్ ఎలాంటి తీసుకున్నాను అంటే సిల్వర్ టైప్ ఆఫ్ నెక్లెస్ తీసుకున్నాను ఏదైతే అన్ని అవుట్ ఫిట్స్కి మంచిగా మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి సిల్వర్ టైప్ ఆఫ్ అవుట్ ఫిట్స్ సిల్వర్ టైప్ అఫ్ నెక్లెస్ దోగులాడుతుండే సో నాకు మీషో యాప్లో ఒక నెక్లెస్ దొరికింది చుక్కల టైప్ స్మాల్ నెక్లెస్ అంటారు నెక్ నెక్కి మొత్తం ఫిట్ అవ్వడానికి సో ఆ చోకర్ని నేను కొన్నాను కొన్నప్పుడు ప్రైస్ చాలా తక్కువగా ఉండే ఇట్ వాజ్ అది ఓన్లీ ఒక టు హండ్రడ్ టు ఫిఫ్టీ లోనే వచ్చేసింది నాకు అది అంతగా క్వాలిటీ ఉంటుందో లేదో ఆ ప్రోడక్ట్ అదంతా బ్రైడ్గా లుక్ ఇస్తుందో లేదో అని చెప్పేసి నేను కొంచెం డౌట్ పడ్డాను బట్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసేటప్పుడు నాకు డెలివరీ ఛార్జెస్ లేకుండే దట్ అది చాలా మంచిది అది ఫస్ట్ ప్రోడక్ట్ మీద ఏమంటారు ఫస్ట్ ప్రోడక్ట్ మీద ఆఫర్ కూడా ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇంకా డెలివరీ ఛార్జెస్ కుడా లేకుండా సో నేను కొనుక్కున్నప్పుడు కొంచెం డౌట్గా ఉండే బట్ ఎప్పుడైతే మీషో యాప్లో ఎప్పుడైనా మనకి డెలివరీ డేట్ ఒక లైక్ ఫైవ్ ఐదు ఆరు రోజుల తర్వాత అని చూపిస్తుంది కానీ ఐదారు రోజులు తర్వాత చూపించిన కూడా నాకు ఒక రెండు రోజులు మూడు రోజుల్లోనే అది వచ్చేసింది అది నాకు చాలా నచ్చింది దట్ డెలివరీ వాళ్ళు చాలా జల్ది చేసేసారు డెలివరీ చార్జెస్ కూడా తీసుకోలేదు సో ప్రోడక్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి చూశాను ప్రోడెక్ట్ ఓపెన్ చేసినప్పుడు నాకు సేమ్ ఎలా అయితే నేను ఫోటోలో చూశాను ఎలా అయితే వాళ్ళు చూపించారు వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ని ఎలా అయితే షోకేస్ చేశారు వాళ్ళు ఏదైతే మోడల్కి వేసి చూపిచ్చారో సేమ్ అలాగే ప్రోడక్ట్ కూడా ఉండే నేను కొనుక్కున్న చోకర్ కూడా సేమ్ అలాగే ఉండే చోకర్ నేను తీ తీసినప్పుడు ఒక దాన్ని మంచిగా చెక్ చేశాను చెక్ చేసేప్పుడు దాని క్వాలిటీ చాలా బాగా ఉండే అండ్ అది నేను ఎలా అయితే ఆ డైమండ్ ఆ చోకర్ ఎలా ఉండే అంటే ఒక రౌండ్ వచ్చి అందులో డైమండొచ్చి సైడ్కి ఒక టు త్రీ లేయర్స్లో ఒక టూ త్రీ లేయర్స్లో నాటెడ్ ఉన్న ఒక నెక్లెస్ లాగా ఉండే సో ఆ నెక్లెస్ నేను బుక్ చేసినప్పుడు చాలా అనుకున్నాను అది వస్లేతుందోదో అలాగో వస్తుందో లేదంటే డిఫెక్టడ్ వస్తుందో లేదంటే కలర్ బాగుంటుందా లేదా అని కానీ నేను కొనుక్కునప్పుడు చాలా బాగా వచ్చింది నేను అనుకున్న క్వాలిటీ కంటే చాలా మంచిగా వచ్చింది ఆ క్వాలిటీ అది ఇప్పటివరకు నేను యూస్ చేసినా కానీ అది సిల్వర్ ఏదైతే ఉంటుందో కొన్ని రోజుల్లో బ్లాక్ అయిపోతుంది లేదంటే కొన్ని రోజులు దాని కలర్ వెళ్ళిపోతుంది కొన్ని రోజులు డైమండ్ వెళ్ళిపోతుంది కానీ చోకర్కి ఇప్పటివరకు నేను యూస్ చేస్తున్నాను ఆ చోకర్లో అసలు డైమండ్ వెళ్ళలేదు దాని కలర్ వెళ్ళలేదు అది ఎలా అయితే లుక్ ఇస్తుందో ఆ లుక్ నాకు చాలా మంచిది అనిపించింది అది చూడడంలో ఎంత మంచిగా నాకు సెట్ అయింది నాకు డ్రెస్కి నా వేసుకున్న బ్రైడల్ వేర్లో చాలా మంచిగా ఫిట్ అయింది నేను చాలా హ్యాపీ అయ్యాను చోకర్ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని మంచిగా ఉండవు అని చెప్పేసి నేను డౌట్ పడినాను చాలా మంచిగా వచ్చింది ప్రోడక్ట్ ఇంకా ఆ ప్రోడక్ట్ క్వాలిటీ కాకుండా దాని ప్రైస్ కూడా దాన్ని చోకర్ తగ్గట్టుగా ప్రైస్ ఉండే ఎంత అయితే దాని అమౌంట్ నేను అంతే నాకు సాటిస్ఫాక్షన్ కూడా దొరికింది అదే చాలా మంచిది ఏదైతే మనం కొనుక్కునే వాళ్ళకి మన కస్టమర్కి కావాల్సింది అదే సో నేను చాలా చాలా హ్యాపీ అయ్యాను ఆ ప్రోడక్ట్ని చూసి ఇంకా అలాంటివి ఇంకా టూ త్రీ ఆర్డర్ పెట్టాను టూ త్రీ ఆర్డర్ పెట్టినప్పుడు కూడా నాకు డెలివరీ ఛార్జెస్ అయ్యాయి బట్ డెలివరీ ఛార్జెస్ అయినా కూడా ఆ ప్రోడక్ట్ మైన్గా ఎలా వచ్చింది అంటే నేను ఎలా అనుకున్నాను అలాగే వచ్చింది ఎలా అయితే వాళ్ళు దాన్ని చూపించారు ఎలా అయితే అది వేసుకున్నారు అలాగే నాకు ఫిట్ అయింది నేను ఏదైనా సైజ్ చూస్ చేశాను అది సైజ్ వచ్చింది కొన్ని ఏమంటారు కలర్ కూడా సేమ్ అలాగే వచ్చింది కొన్ని గ్రీన్లో ఒకటేమో గ్రీన్లో ఒకటి పింక్లో ఆర్డర్ పెట్టాను సో గ్రీన్ ఇంకా పింక్లో కూడా అది సేమ్ అలాగే వచ్చింది ప్రో అది చోకర్ అండ్ చోకర్ని చూసి నాకు చాలా ఏమంటారు నా ఫేస్కి నా డ్రెస్కి చాలా మంచిగా సెట్ అయింది దాని కలర్ దాని లుక్ అప్పీయరెన్స్ ఏదైతే ఉండేదో చూడడం అది చూపించే లుక్ అదిమొత్తం ఏదైతే నేను వేసుకున్న బట్టలు ఉండెను ఆ బట్టలకి ఒక మంచిగా సెట్ అయ్యింది అది చూడంగానే అందరికీ ఏమైంది ఎక్కడ నుంచి తీసుకున్నవు అని అడిగారు సో నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ప్రోడక్ట్ కొన్నందుకు నా ఫస్ట్ ప్రోడక్ట్ చోకర్ ఉండే అండ్ చోకర్ తీసుకు తీసుకున్నందుకు నేను మీషోకి చాలా హ్యాపీగా ఉన్నాను మీషో ఆన్లైన్ యాప్ కూడా ఇలా మంచిగా డెలివరీ చేస్తాయి ఇంకా అమౌంట్ కూడా ఎఫ్పోర్టబుల్ ఉంటుంది మనం కొనే అంత ఉంటుంది అని చెప్పేసి సో నేను ఓవరాల్ ఆ ప్రోడక్ట్ మొత్తం కలిపి చెప్తే ఆ ప్రోడక్ట్ చాలా బాగుండే మీరు కూడా కొనండి మీరు కూడా ట్రై చేయండి అనే చెప్తాను